స్కూల్లో పెయింటింగ్ అంటే పెయింటింగ్ ఏం నేర్వలేదు నేర్చాము బట్ డ్రాయింగ్ సార్ నుంచి డ్రాయింగ్ కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తుండే సార్ మేము చేసుకొని వెళుతుంటిమి అండ్ డ్రాయింగ్ ఎలా బేసిక్స్ ఎలా ఉంటాయి డ్రాయింగ్ డ్రాయింగ్ ఎలా వేయాలి ఎలా దాన్ని స్క్రిప్ట్ చేయాలి అంటే ఎలా దాన్ని ఎలా ఉన్నా డ్రాయింగ్ని ఎలా చేయాలి అండ్ డైలీ డైలీ డైలీ సార్ కొన్ని ప్రాజెక్ట్స్ డైలీ ఒక ప్రాజెక్టు ఇస్తుంటే డైలీ ఇంక్రీజ్ అయి ఉండే డైలీ డైలీ ఇంక్రీజ్ అయితే కొంచెం బెటర్ బెటర్ బెటర్గా కొంచెం క్లాస్ మొత్తం బాగా పెయింటింగ్ డ్రాయింగ్ డ్రాయింగ్ వేయడానికి బాగా వచ్చేది చేతులోకి అండ్ ఇప్పుడు అయిపోయింది కదా డ్రాయింగ్ మాస్టర్స్ కూడా ఎవరు లేరు కాబట్టి ఇప్పట్లో అంత ఛాయిసెస్ కూడా లేవు డ్రాయింగ్ వేయడానికి అప్పట్లో డ్రాయింగ్ సార్స్ ఉన్న ఉండే అప్పుడు అంతా మంచిగా నేర్పిస్తుండే కాబట్టి డ్రాయింగ్ అనేది చాలా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయ్యేవాళ్ళము డ్రాయింగ్ వేసేటప్పుడు సార్ బేసిక్స్ నేర్పిస్తుండే ఇట్లా వేయకూడదు ఇలా వేయాలి ఇలా షేర్ చేయాలి ఇలా డ్రా చేయాలి ఇలా చేయాలి అని అండ్ చాలా ఆల్మోస్ట్ డ్రాయింగ్ వేయడం వల్ల కొంచెం ఫ్రీగా మైండ్ అంతా ఫ్రీగా అయ్యేది